మా ప్రాంతాలలో అనేకమైన వ్యాపారాలు ప్రారంభించ వచ్చండి మీరు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఏమవుతుంది అంటే నండి ఈ ఆర్గానిక్ కింద ఈ ఆర్గానిక్ ఫ్రూట్స్ లేకపోతే ఆర్గానిక్ వెజిటబుల్స్ అనే వ్యాపారాన్ని అయితే నేను అయితే ప్రారంభించాలని అనుకుంటానండి ఎందుకంటే ఇప్పుడు మనకి దొరికే ఈ ఫ్రూట్సు లేకపోతే ఈ కాయగూరలు కూడా ఏంటంటే తక్కువ సమయంలో మందు వేసి పంపిమ్ అవి పండించడం జరుగుతుందండి దిగుమత కొరకే కానీ ఈ ఆర్గానిక్ అనేది ఏంటంటే సేంద్రియ పద్ధతుల్లో చాలా అంతా కూడా ప్రాకృతిక సంబంధమైన ఎరువు కాని ఇవన్నీ కూడా వేసి పండించిన ఈ కూరగాయలు లేకపోతే ఈ పండ్ల కూడా ఎంతో తక్కువ అవి కొంచెం ఎక్కువ టైం తీసుకున్న సరే ఎంతో రుచిగా ఉంటాయి అండి ఈ రుచి ఈ ఆర్గానిక్ వస్తువులు అంటే కూడా ప్రజలు ఎక్కువ మక్కువ చూపిస్తారు అందుకనే ఒకవేళ ఏమైనా బిజినెస్ ప్రారంభించాలి అనుకుంటే నా ప్రాంతంలో నేను అయితే ఈ ఆర్గానిక్ కాయగూరలు లేకపోతే పల్లె వ్యాపారం అయితే నేను మొదలు పెట్టాలనుకుంటానండి